నాకు ఇష్టమైన మ్యాగ్జిన్ను స్వాతి ఆంధ్రజ్యోతి మ్యాగ్జిన్స్ అంటే నాకు చాలా ఇష్టం దాంట్లో కంటెంట్స్ బాగుంటాయి ప్రముఖ వ్యక్తుల గురించి శాస్త్రవేత్తల గురించి అలాగే ప్రత్యేకమైన విషయాల గురించి ఎంతగానో వివరిస్తాయి మ్యాగ్జిన్స్ స్వాతిలో స్టోరీస్సే కానీ కదలే కానీ ఎంతో బాగుంటాయి ఇంట్రెస్టింగా అనిపిస్తాయి మనకి అనేక కంటెంట్ అది ఎండాకాలంలో ఎలాంటి శిక్షణ తీసుకోవాలి శీతాకాలంలో ఎలాంటి చర్మానికి రక్షణ తీసుకో చర్యలే కన్నీ అలాగే బ్యూటిషన్ సంబంధించిన విషయాలేగానీ మ్యాగ్జిన్లా ద్వారానే తెలుస్తాయి అందులోనూ ఇంకా జోక్స్ అలాగే రాజకీయ వ్యక్తుల గుర్తు గురించి అన్నిటి గురించి మ్యాగ్జిన్స్ చెప్తాయి నాకు అందుకే మ్యాగ్జిన్ అంటే చాలా ఇష్టము ప్రముఖ హీరోయిన్స్ యొక్క జీ అదే వాళ్ళ జీవన విధానాలే కానీ అన్ని ఎంతో చక్కగా వివరిస్తారు నాకు అందుకే ఎంతగానో మ్యాగ్జిన్స్ ఇష్టం అందులోను ఆంధ్రజ్యోతిలో అయితే స్పెషల్ కంటెంట్స్ ఉంటాయి వారం వారం వివరిస్తాయి చక్కగా బాగుంటుంది నాకు ఆంధ్రజ్యోతి అన్న స్వాతి వాస సపరివార పత్రిక అన్న చాలా ఇష్టము స్వాతిలో అయితే ఇంట్రెస్టింగ్ కథలు ఎంతగానో ఆసక్తిని కలిగిస్తాయి ఆసక్తిని కలిగించడమే కాదు వారం వారం కంటిన్యూ అవుతూ ప్రతివారం ఖచ్చితంగా చదవాలి అనిపిస్తుంది నాకు ఎంతగానో నాలెడ్జ్ అయితే మ్యాగ్జిన్స్ ద్వారా నేను పొందాను అందుకని నాకు మ్యాగ్జిన్స్ అన్న న్యూస్ పేపర్స్ అయితే అసలు చెప్పవసరం లేదు దాంట్లో స్పెషల్ ఫ్యామిలీ కంటెంట్ ఉన్న పేపర్ ఖచ్చితంగా నేను చదువుతాను న్యూస్ పేపర్స్ అంటే నాకు చాలా ఇష్టం వాటిలో కంటెంట్ కానీ మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కానీ అంతా చక్కగా వివరిస్తారు అందుకే నాకు మ్యాగ్జిన్స్ న్యూస్ పేపర్స్ అంటే చాలా ఇష్టం